హలో చెప్పండి ఏం లేదు ఏం లేదు బాబు ఫస్టు డోలో డోలో సిక్స్ ఫిఫ్టీ ఇంకో పారాసిటమాల్ వేసుకో మంచిగా కొంచెం నీళ్ళెక్కువ తాగు ఫ్రూట్స్ తీసుకో ఇంకా కొంచెం రోజుకొక ఫైవ్ లీటర్సు ఫైవ్ లీటర్సన్నా వాటర్ తాగు ఇప్పుడు మళ్ళా వింటర్ సీజన్ కదా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇవన్నీ బాగొస్తాయి కొంచెం హాట్ వాటర్ తీసుకుంటా ఉండు బాగా కోల్డ్ వాటరు కూల్ డ్రింక్స్ అవేమి తాగకుండా బాయిల్డ్ వాటర్ హాట్ వాటర్ తీసుకో అదే తగ్గుతుంది ఇంకా కొంచెము బయట ఫుడ్ అంతా తగ్గించేసేసి కొ హెల్దీ ఫుడ్ తిను ఇంట్లో ఫుడ్డు ఎందుకంటే బయట ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి మొత్తం దుమ్ము అదంతా పడుతూ ఉంటుంది దానివల్ల కూడా బాడీ ఎఫెక్ట్ అవుతుంది కొంచెము దగ్గే దగ్గంటే నార్మల్గా నువ్వు వేడినీళ్ళు వేడినీళ్ళు గార్గిలింగ్ చెయ్యి పొద్దుపొద్దున్నే బ్రష్ చేసుకోగానే వేడినీళ్ళు గార్గిలింగ్ చెయ్యి ఇంకా ఇంకా నార్మల్గా హాట్ వాటర్ ఎక్కువ తీసుకో కోల్డ్ వాటర్ తీసుకోకు నార్మల్ కూడా వద్దు బాగా మంచి బాయిల్డ్ వాటర్ కాచిన నీళ్ళు తాగు కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ వేసుకో కోల్డ్కి బయట సిరప్ దొరుకుతుంది మెడికల్ షాప్లో ఆ సిరప్ తీసుకుని అదేసేసుకో తగ్గిపోతుంది ఓకే సార్ ఓకే హాస్పిటలా హాస్పిటల్ మార్నింగ్ నైన్ నించి నైన్ నించి ఉంటుంది సార్ మార్నింగ్ నైన్ నించి ఈవినింగ్ ఫైవ్ వరకు ఫైవ్ వరకు ఉంటుంది రేపు ఓపి ఖాళీగనే ఉందండి రావచ్చు వస్తే రిసెప్షన్ దగ్గరకొస్తే మా రిసెప్షనిస్టు అపాయింట్మెంట్ ఇస్తారు దాని తర్వాత వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వచ్చు మీరు రేపా ఒక నైన్ తర్టీ టెన్ వరకు రండి నేను అప్పుడు వస్తాను ఫ్రీ ఫ్రీగుంటాను నేను అప్పుడు అప్పుడు చెప్తాను మీకు ఇంజక్షను ఇంజక్షన్ ఏం అక్కర్లేదు ఇంజక్షన్ ఇంజక్షన్ ఏం అక్కర్లేదు నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకొని బయట ఫుడ్ తగ్గిచ్చి ఫ్రూట్స్ అవి ఇవి తినండి అంతే ఓకే